స్టేషనర డెలివరీయెనండీ మీరు మీకాడ ఎనెన్ని ఆర్డర్స్ ఉంటాయండి అవునా మాకు ఆర్డర్ చేయాలండి ఆర్డర్ చెయాలి ఆర్డర్ చేస్తాం ఇస్తారా

అర్థం కాలే అండి ఆ ఆ అంటే ఇప్పుడు గ్లాసెస్ ఏమివ్వరా అవునా ఏమేమి ఉంటాయి ఒకసారి మీరు డీటెయిల్స్ చెప్తారా మ్మ్ మ్మ్ అవునా సరే అండి నాకు బుక్స్ పెన్స్ ఇట్లాన్న అడ్రస్కి పంపిస్తారా మరి చెప్పిన అడ్రస్కి అంటే ఎన్ని డేస్లో వస్తుంది అండి అంటే ఒకవేళ ఈ రోజు పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు వస్తాయా ఇప్పుడు గ్లాసెస్ ఎందుకు ఇయ్యరండి మీరు గ్లాసెస్ ఎందుకు ఇయ్యరు అవునా మళ్ళీ ఇప్పుడు ఎక్స్చేంజ్ రిటర్న్ ఇట్లా ఏమన్నా ఉంటాయా సరే అండి బుక్స్ ఒక ఫైవ్ సిక్స్ పెన్స్ అంటే మీకు ఏమే టైమింగ్స్ ఓకే ఉంటాయో మీరు చెప్పండి అంటే స్పెసిఫిక్గా ఈ టైం టు ఈ టైం ఉంటుంది అనుకుంటు ఉంటుంది అంజి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీ ఇష్టం మీకెప్పుడు వీలైతే అప్పుడు తీసుకురండి